కళల ద్వారా ఆర్థిక వ్యవస్థ బాగా పాత్రను వహిస్తోంది అనడానికి ఉదాహరణకు ఉప్పాడ చేనేత చీరలు కొండపల్లి బొమ్మలు పోచంపల్లి ధర్మవరం పట్టుచీరలు ఈ విధంగా చేనేత హస్తకళకి ప్రాధాన్యము ఇస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపరచ్చు అలాగే అరకు అరకులో టీ వ్యాలీస్ అలా ఉంటాయి ఆ టీని కూడా అక్కడ పండిస్తూ అరకులో కొయ్య బొమ్మలు ఈ విధంగా కొన్ని అడవిజాతికి సంబంధించిన కొన్ని పరికరాలు ఇలాంటివన్నీ తయారు చేయడం ద్వారా తయారు చేసిన వస్తువులను అమ్మడం ద్వారా కూడా ఆర్థిక రంగం అనేది పెరుగుతూనే ఉంటుంది అదే విధంగా చీరలు ఒక్కొక్క ప్రాంతానికి ఒకొక్క చీర ధర్మవరం పట్టుచీర ఉప్పాడ అది ఒక రకమైన పట్టు చీర ఈ విధంగా ఇవన్నీ కూడా హస్తకళలే ఈ విధంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థ చాలా ఎదుగుతుంది ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం వల్ల కూడా ఆర్థిక వ్యవస్థ అనేది చాలా మెరుగుపడుతుంది అని భావిస్తున్నాను